మా భూమిలో మా సరిహద్దుల్లో మా పక్క ల్యాండ్ వాళ్లకి మాకు ఎప్పుడూ చూడు గొడవలు వస్తూ ఉంటుం దండి ఎందుకు వస్తుందంటే వాళ్లు ఆ గనేల్లోని మా ల్యాండ్ దగ్గర వరుకు తీసుకొని వచ్చేవాళ్ళు అందుకు మేము అడిగామంటే గొడవలు వచ్చేది ఈ గొడవల్ని ఎలా పరిష్కారం చేసేదనేసి అంటే నేను మా హస్బెండు చాలా రోజులు కొన్నిరోజులు కాదు చాలా నెలలు తరబడి వీళ్ళకి మనకు గొడవలు వస్తానే ఉంది కదా ఈ గొడవలను ఎలాగైనా మనము సరికట్టాల అనేసి మా గ్రామంలో ఉన్నపెద్దల్ని పిలిపించి చెప్పాము ఈ విధంగా మాకు వాళ్ళకి ఎప్పుడూ గొడవలు వస్తూ ఉండాది ఈ గొడవలని మీరే పరిష్కారం చెయ్యాలి ఎందుకంటే వాళ్లు ఇలాగే తొవ్వుక్కుంటూ వస్తూ ఉండారు మేము అడిగామంటే మా మీదికి రచ్చలకి వస్తూ ఉండారనేసి పెద్దలతో చెప్పాము పెద్దలు వచ్చి వాళ్ళకి నచ్చచెప్పారు ఈ విధంగా మీ ల్యాండ్ మీది వాళ్ళ ల్యాండ్ వాళ్లది వాళ్ళు ల్యాండ్ దగ్గరకి మీరు వెళ్ళకూడదు కదా అని చెబితే కూడా వాళ్ళు వినడం లేదు అంతలోపల మేము ఏం చేశామంటే సర్పంచ్ గారికి చెప్పాము సర్పంచ్ గారితో సర్పంచి గారిని పిలిపించి ల్యాండ్ దగ్గర చూపించాము చూడండి సార్ ఈ గనెం మాది వాళ్ల గనేం వాళ్లది వాళ్ళు ఆ గనేన్ని తీసుకుంటూ మా ల్యాండ్ దగ్గరికి వచ్చేసారు దీనికి ఎలా మేము ఏం చేయమంటారు మమ్మల్ని మేము అడిగితే మా మీదకి గొడవలకు వస్తున్నారు అని మేం చెప్పినప్పుడు ఆయన ఏం చేసినారంటే మీరు సర్వేరు దగ్గరికి వెళ్ళండి వీఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అని సర్పంచ్ గారు చెప్పారు మేమేం చేశామంటే వెళ్లాలంటే డబ్బులు కొంచెం కావాలి కదా సరే అనేసి డబ్బులు వచ్చిన తర్వాత సచివాలయం దగ్గరికి వెళ్ళాము సచివాలయంలో విఆర్ఓ సార్ ఉన్నారు సార్ ఈ విధంగా మా ల్యాండ్ గారికి మా ల్యాండ్లో వేరే వాళ్ళ ల్యాండ్ పక్కన ఉంది వాళ్ళు ఎప్పుడు చూడు మా మీదకి గొడవకు వస్తున్నారు వాళ్ళు తోసుకుంటూ తోసుకుంటూ ఇలా వచ్చేస్తున్నారు దీనికి పరిష్కారం ఎట్లా సార్ అని అడిగితే అంటే మీరు చలానా కట్టండమ్మా కట్టిన తర్వాత సర్వేరు వస్తారు సర్వేరు వచ్చిన తర్వాత మీ ఆస్తిని మీ దగ్గర వాళ్ళ ఆస్తిని వాళ్ళ దగ్గర పంచి రాయేసి ఆ తర్వాత సమాధానంగా వెళ్లొచ్చు అనేసి విఆర్ఓ సారు చెప్పారు విఆర్ఓ సారు చెప్పిన తర్వాత సర్వే దగ్గర మేము ఇదంతా చెప్పిన తర్వాత చలానా కట్టాము విఆర్ఓ సార్ మరి కొలత కొలత వేసేదానికి అందరూ వచ్చారు వచ్చిన తర్వాత సర్వే చేశారు సర్వే చేసిన తర్వాత మా ల్యాండ్ ఎంతుందో మా పాస్ బుక్లో ఆ ల్యాండ్ వరకే ఆ సర్వే నెంబరు ఇంతవరకే ఒక రాయి వేశారు వాళ్ళు ల్యాండ్ ఎంత ఉందో వాళ్ళ సర్వే నెంబర్ వరుకు ఎంతుందో ఎంతవరకు ఉందో అక్కడ వాళ్లు ఒక రాయి వేశారు రాయి వేసిన తర్వాత మేమేం చేసామంటే వాళ్లు ఆ సర్వేరు వచ్చి మీ ఇద్దరు సమాధానంగా వెళ్ళండి అని చెప్పేసి వెళ్లారు మేమేం చేసామంటే ఆ రాయిని వాళ్ళు పెట్టిన రాయిని పెయింట్ కొట్టాము పెయింటు కొట్టి మా ఇన్సిలు దాని మీద రాసుకున్నాము వట్టి రాయి పెట్టమనుకోండి వాళ్ళు దాన్ని రా ఎత్తేయచ్చు ఎత్తేసి వేరే రాయి కూడా వేయచ్చు కదా అందువల్ల మేము ఏం చేసామంటే ఆ రాయిని పెయింటు కొట్టి మా హస్బెండు యొక్క ఇన్సిలు మా నా యొక్క ఇన్సిలు దాంట్లో వ్రాసాము రాసి ఆ తర్వాత నాటాము